హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ప్రిన్సిపల్ గారు నేను ఫిఫ్త్ క్లాసు ముదిరాజ్ సిద్దార్ధ్ వాళ్ళ పేరెంట్స్ని మాట్లాడుతున్నాను అండి అవును అండి ఫిఫ్త్ క్లాస్ ఏ సెక్షన్ మా బాబు మేము కొంచెము ట్రిప్కి వెళుతున్నాము అండి వన్ వీక్ కొద్దిగా లీవ్ కావాలని పర్మిషన్ ఇవ్వు ఇస్తారని కాల్ చేసాము అండి

అవును మేడమ్ కానీ ట్రిప్పు క్యాన్సిల్ చేసుకోలేము కదా అబ్బాయి ఒక్కడిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము కదా తిరుపతికి గోవా ఇవన్నీ ట్రిప్పులు ఉన్నాయి చిన్న అబ్బాయి కదా వా ఇంట్లో వదిలిపెట్టడానికి రాదు ఇది ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి ఇంకెక్కడా ఎప్పుడూ మీ లేదండి మాదీ అవునా అండి ఓకే ఏ వన్ వీక్ లేకున్నా కానీ ఒక సెవెన్ డేస్ ఎందుకంటే పోనీకే త్రీ డేస్ అవుతుంది రానీకి త్రీ డేస్ ట్రైన్లో ట్రైన్ కూడా బుకింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి అంటే కాదు మ్యామ్ ఇది ఒక్కసారికి ఇవ్వండి ఇంకా నేను అసలు మా అబ్బాయికి అసలు లీవ్ అనేదే తీసుకోను ఇప్పుడు తిరుపతికి ఉంది అవునా కానీ కాదు మ్యామ్ నాకు తెలియకుండా మా ఆయననే అది టికెట్లు బుక్ చేసాడు ఇది ఒక్కసారికి పర్మిషన్ ఇచ్చేసేయండి మేడమ్ మళ్ళీ ఎప్పుడు నేను మా అబ్బాయిని డుమ్మా కొట్టనివ్వను అండి మంచిగా క్లాసులో మంచిగా చదువుతున్నాడు కదా ఒక్క వన్ వీక్ వన్ వీకే వన్ వీక్ కన్నా మళ్ళీ ఎక్కువ తీసుకోము అండి లీవు వచ్చినాక హోం వర్క్ అవన్నీ మళ్ళీ స్పెషల్ క్లాస్ తీసేసుకోండి తీసేసుకుంటే సరే మేడమ్ నాకు ఒక్క ఇది ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి మా అబ్బాయికి ఇంకా నెక్స్ట్ టైం నుండి నేను ఒక్క లీవ్ కూడా కట్ చేపించను మా అబ్బాయికి ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్